చార్య మీరు మమ్మల్ని మంచిగా సరైన నగరంలో దింపినందుకు మీకు ధన్యవాదాలు నేను అందులో లొకేషన్ తక్కువ పెట్టినందుకు మీరు నన్ను ఎక్కడో దించుతారు తప్పు లొకేషన్ అని నేను చాలా భయపడ్డాను మీరు నన్ను సరైన లొకేషన్లో మంచి మంచి నేను వెళ్ళాల్సిన నగరంలో పట్టణంలో నన్ను దించారు కాబట్టి మీకు చాలా ధన్యవాదాలు మీరు నాకు చాలా సహాయం చేశారు అందుకని మీకు ధన్యవాదాలు చెబుతున్నాను మీరు చాలా మంచివారులా ఉన్నారు మంచి మర్యాదకరమైన ప్రవర్తన ఉంది మీకు థ్యాంక్ యు చార్య గారు